పట్టణాలకు వలసలు వచ్చినప్పటికీ కొంతమంది ప్రజలు ఇప్పటికీ ఊర్లోనే ఉండటానికి ఎందుకు ఇష్టపడతారు అనే దానికి అనేక కారణాలు ఉన్నాయి ఊరు సాధారణంగా పట్టణాల కంటే ఎక్కువ పచ్చదనం మరియు ప్రకృతితో ఎక్కువగా కలుస్తాయి ఇది ప్రజలకు ప్రశాంతత మరియు రిలాక్స్మెంట్ను అందిస్తుంది ఊర్లు సాధారణంగా పట్టణాల కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నవి ఇది ప్రజలకు తమ జీవితాన్ని మరింత ఆనందించడానికి మరియు తక్కువ ఆందోళన చెందడానికి అనుమతిస్తుంది ఊర్లు సాధారణంగా పట్టణాల కంటే మరింత సమూహంగా ఉంటాయి ప్రజలు ఒకరినొకరు బాగా తెలుసుకుంటారు మరియు ఒకరికొరకు మద్దతు ఇస్తారు ఇది ప్రజలకు భద్రత మరియు స్థిరత్వాన్ని అందిస్తుంది సంస్కృతి మరియు సాంప్రదాయాలను కాపాడుతుంది ఊరు సాధారణంగా వారి సంస్కృతి మరియు సాంప్రదాయాలను మరింత బలంగా కాపాడుకోగలుగుతుంది ఇది ప్రజలకు వారి జాతి మరియు వారసత్వంతో బలమైన సంబంధాన్ని ఏర్పరుచుకోవడానికి అనుమతిస్తుంది అయితే ఊర్లలో కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ఉదాహరణకి ఊర్లు సాధారణంగా పట్టణాల కంటే తక్కువ అవకాశాలు అందిస్తుంది అదనంగా ఊర్లు సాధారణంగా పట్టణాల కంటే తక్కువ సౌకర్యాలను అందిస్తాయి చివరికి ఊర్లలో ఉండేవారికి ఎందుకు ఇష్టపడతారు ఎవ్వరికి తెలియదు కొంతమంది ప్రజలు ప్రకృతి కమ్యూనిటీ మరియు సంస్కృతిని ప్రశంసిస్తారు మరియు ఊర్లలో జీవించడం ద్వారా ఈ విలువలను కాపాడుకోవడానికి కష్టపడి ఉంటారు ఇతరులు అవకాశాలు మరియు సౌకర్యాల కోసం పట్టణాలకు వెళ్ళాలని ఎంచుకుంటారు